హలో రేపు నేను విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మీకు టాక్సీని బుక్ చేసుకున్నాను కదండి ఏంటంటే ముందుగా ఒకసారి రేపు ఏ టైంకి మీరు మా మేము ఉన్న చోటుకి టాక్సీ ఎప్పుడు వస్తుంది ఎలాగ ఏంటి అని ఒకసారి మిమ్మల్ని ఒకసారి గుర్తుచేసి ఆ పరిస్థితి గురించి ఒకసారి అడుగుదాం అని ఫోన్ చేశాను కాల్ చేశాను రేపు విజయవాడ మనం ఉదయం తొమ్మిది గంటలకల్లా నేను విజయవాడలో ఉండాలి మీరు నేను ఉన్న చోటకి ఎన్ని గంటలకి చేరుతారు ఎన్ని గంటలకి వస్తారు మేము ఉన్న ప్లేస్కి మేము ఉన్న చోటు ఎన్ని గంటలకు వస్తారని అడుగుతున్నాను అదేవిధంగా మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ టైంకి ఆ సమయానికి అక్కడికి చేరుకోవాలి చేరుకోవాలి అంటే మనం ముందుగా బయలుదేడం మంచిది కదా అంటే మీ సమయం ఎలాగ మా వచ్చే ప్లేస్కి ఎలాగ వస్తారని అడుగుతున్నాను మళ్ళీ వేరే ఏంటంటే లేట్ అవ్వకూడదు అని బాధ ఏంటంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అండి సమయానికి తగ్గ మనం ముందుకే వెళ్ళిపోవాలి మీరు తగిన సమయానికి వస్తారని అడుగుతున్నాను చెప్తున్నాను ముందుగా ఒకసారి ఏంటంటే జస్ట్ మీకు బుక్ చేసిన తర్వాత ఒకసారి చెప్పాలి కదా ఒకసారి ఈ టైంకి ఈ సమయానికి రావాలి మేము ఉన్న ప్లేస్కి వస్తే దాన్ని బట్టి మనం బయలుదేరి వెళ్ళడానికి విజయవాడ వెళ్ళడానికి సరిపోతుందని మీకు చెప్తున్నాను